బ్యాంకింగ్ మరియు భీమా రంగాలు రుణం మరియు క్రెడిట్ నిర్వహణలో చాలా వివిధ రకాల మార్పులు తీసుకొస్తున్నాయి ఇవి ఎలా అంటే బ్యాంకింగ్ రంగంలో ఎలా ఉంటుంది అంటే డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ అని ఒక్కటి ఉంటుంది అన్నమాట దీంట్లో ఎలా అంటే ఆన్లైన్ ద్వారా అంటే మనం మొబైల్ డేటా లేదా వైఫై ఇలా ఆన్లైన్ ద్వారా మనకి క్రెడిట్ కార్డ్ బిల్ రుణమాఫీలు రుణాలు కట్టుకోడము క్రెడిట్ కార్డ్ల ద్వారా స్వైప్ చేసుకోని మనం బిల్స్ పేమెంట్స్ చేసుకోవడం లేదా షాపింగ్ మాల్స్లో ఏదైనా

అందులో ఎలా అంటే మొబైల్ యాప్ని యూజ్ చేస్తూ మనము క్రెడిట్ కార్డ్ సేవలను నిర్వహించుకోవచ్చు అన్నమాట ఎలా అంటే మొబైల్ మొబైల్స్లో యాప్స్ ఉంటాయి అన్నమాట ఆ యాప్స్ ద్వారా మనము క్రెడిట్ కార్డ్ సేవలను నిర్వహించుకోచ్చు ఉదాహరణకి ఫోన్పే పేటియం ఇలాంటి యాప్లో మన క్రెడిట్ కార్డ్ని మనము అందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నప్పుడు మనకు క్రెడిట్లో ఉన్న డబ్బులు మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకోకటి ఏంటంటే క్రెడిట్ స్కోరింగ్ అని ఇంకోటి ఉంటుంది క్రెడిట్ స్కోరింగ్ ఎలా అంటే ఇది మనం మన పాన్ కార్డ్ ఉంటుంది కదా పాన్ కార్డ్ని ఆధారమయ్యి మన క్రెడిట్ స్కోర్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది ఈ పెరగడం తగ్గడం ఎలా అవుతుంది అంటే మనం ఏదైనా డబ్బులు ఏదైనా లోన్ తీసుకున్న ఏదైనా రుణం తీసుకున్న బ్యాంక్ నుంచి అలాంటి టైంలో మనం ప్రతీ నెల కడుతున్నాము ప్రతీ నెల మన పేమెంట్ ఉంటుంది ప్రతీ నెల మనం మంచిగా కడుతున్నాము ఇంట్రస్ట్ అయినా ఏదైనా అన్నప్పుడు మన క్రెడిట్ స్కోర్ మంచిగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట లేదు మనం కట్టటం లేదు మనం ఇలానే అశ్రద్ధ చేస్తున్నాము అది ఇంట్రస్ట్ పెరిగిపోతూనే ఉంది మన డ్యూస్ పెరిగిపోతూనే ఉన్నాయి అంటే మాత్రం మనకి క్రెడిట్ కార్డ్ స్కోర్ అనేది తగ్గుతూ పోతుంది అన్నమాట తగ్గుతూ పోయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫ్యూచర్లో లోన్స్ ఏం రావు లోన్స్ తీసుకోవడానికి మనం ఎలిజబిల్టీ ఉండము ఫ్రూట్ ఫ్యూచర్ ఫ్యూచర్కి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఇప్పుడు మనము ఇలా చే సరే ఇప్పుడు మనకి డబ్బులు ఉండక కట్టుకోము ఏదైనా ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఏదైనా అయ్యి ఉండచ్చు బట్ మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మనం ఏ లోన్స్కి ఎలిజబుల్ అవ్వము దబ్బున ఫా ఫారన్ వెళ్ళదాము కూడా అక్కడ కూడా మనకి లోన్ రాదు పాన్ కార్డ్ ద్వారా ఈ క్రెడిట్ స్కోర్ లేకపోవడం వల్ల సో అలా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురైతాయి అన్నట్టు ఈ భీమా రంగంలో ఎలా అంటే ఆన్లైన్లో భీమాలు పాలసీలు కొనుగోలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఉన్న జన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో ఎలా అంటే మనము బ్యాంక్కి వెళ్ళి భీమాలు చేసుకోవడము బ్యాంక్కి వెళ్ళి పాలసీలు చేసుకోవడము ఇలా ఇ ఇది చాలా వరకు కుదరటం లేదు చాలా మందికి సో అలాంటి వాళ్ళ కోసము లేదా నార్మల్ పీపుల్కి అయినా కూడా మనం ఇంట్లోనే కూర్చొని లేదా మనం ఎక్కడ ఎక్కడ ఉండి అయినా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండి అయినా కూడా మనం బ్యాంకింగ్ పాలసీస్ చేసుకోవచ్చు బ్యాంకింగ్లో నుంచి రుణాలు తీసుకోవచ్చు పాలసీలు తీసుకోవచ్చు భీమా అనేది కొనుక్కోవచ్చు అన్నమాట సో ప్ర ప్రమాదం ఆ ఆధారికత భీమా అంటే ఇదొక ఇన్సిడెంటల్ భీమా అన్నమాట ఎలా అంటే ఒకవేళ మనకి ఏదైనా జరిగింది అంటే ఒకేలా ఏ ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అలాంటి భీమాలు అలాంటి పాలసీస్ కూడా మనం అలాంటి ప్రీమియమ్స్ కూడా మనం తీసుకోవచ్చు ఆన్లైన్ నుంచి ఇప్పుడు అలా అయ్యింది అన్నమాట ఇది ఎందుకంటే చాలా మందికి బిజీ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి ఇక్కడ ఉండలే ఇక్కడ ఉండకపోవడం వల్ల కానివ్వండి లేదా చదువు రాకపోవడం వల్ల కానివ్వండి ఇంకేదైనా విల్ అక్కడ బ్యాంక్ దాకా మనం వెళ్ళకపోవడం వల్ల కానివ్వండి ఏదైన రీజన్ అయ్యి ఉండండి కానీ ఇ ఇదైతే చాలా బా హెల్ప్ చేస్తుంది నిజానికి ఇవన్నీ ఇలా లేక్ మార్పులు రావడం వల్ల మంచి జరుగుతుంది మన కంట్రీకి అయినా మన యూనివర్స్కి అయినా ఇలా ఇట్లాంటివి అన్నీ రావాలనే కదా మనం కోరుకునేది కూడా మన ఇండియా మన మన దేశం మన స్టేట్ మనం కూడా డెవలప్ అవ్వాలి కదా కస్టమర్స్ భీమా